అయితే మా వూరిలో నేను చేపల వేటకి వెళ్ళాను మా దగ్గర పెద్ద కాలువ లాంటివి ఉంటాది అక్కడికి చేపల వేటకి వెళ్లాను నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నా వెళ్తుంటే పొలాలు అటువంటివి వెళ్తుంటాము వెళ్ళినప్పుడు అక్కడ చేపలు వేటకు ఒక గాలము గాలము దారము కట్టి దాని ఒక కట్టెకు కట్టి వేస్తాము చేపలు పడతాయి చేపలు అందరం ఫ్రెండ్స్ కలిసి ఎత్తుతాము అందరం నలుగురు ఐదుగురం కలిసి చేపలు పడ్డాక వీటిని తీసి మనిషి కొక్కటి పడ్డంకన్నా అవిటిని తీసి మంచిగా మంచిగా చాపేసుకొని కావ కడిగి అవిటిని మంచిగా ఫ్రెష్గా కడుక్కొని అవిటిని వేసి మేము మంచిగా ఒక మంట పెట్టుకొని మంట పెట్టి అవిటిని కాల్చి అవిటిని తింటే నాకు చాలా మంచిగా అనిపిస్తే మళ్ళా పట్టి మళ్ళీ మళ్ళీ చేపల కాడికి పోయి మళ్ళీ టైంపాస్ కోసం మళ్ళీ చేపల కోసం పోయి మళ్ళీ చేపలు పట్టి అందులో ఎవలో ఒకోళ్ళు ఫ్రెండ్సుకి కావాలి అంటారా వాళ్ళకు పట్టి పడితే ఇస్తాము లేకపోతే లేదు మళ్ళీ చేపల వేటకు మళ్ళీ వెళ్లి మళ్ళీ గాలం వేసి పిండి పెట్టి పడతాము అవి ఒకవేళ పడితేనేమో కాలువలో వేస్తాము అవి పడితేనేమో ఎవరో ఒకరు తీసుకుంటారు లేకపోతే అవిటిని మేమే కాల్చుకోని తింటాము